ఆ చెప్పండి ఫోటోగ్రాఫ్స్ ఆండి దేనికండీ అంటే ఫంక్షన్ ఏంటండి వెడ్డింగ్ అండి ఆహా ఎక్కడండి ఏ ఊరండి రావులపాలెమా అంటే బై లేదంటే ఏదన్నా అకేషన్లో తియ్యాలాఅండి లేదంటే ఏదన్నా బైటకి తీసుకెళ్ళి ఫోటోషూట్ ఏమన్నా చెయ్యాలా అండి ఇక్కడుండాలి లొకేషన్ అంటే ఎక్కువ దూరమండి మీరే చూసుకున్నారండి లొకేషను సరేండి మరీ దానికి కొంచెం ఛార్జ్ మాములు దానిమీద కొంచెం ఎక్కువవుతదండి పర్లేదంటారా చేస్తామండి చెయ్యడానికేం కాదు కాని చేస్తాము కానీఏంటంటే అవుట్ డోర్ కదండి అవుట్ డోర్ అనేది కొంచెం ఎక్కువగా అవుతుందండి అదేనండి మరీ ఎక్కువేం తీస్కోమండి మార్కెట్ రేట్ని బట్టే తీస్కుంటామండి మీకు మీకూ ఫోటోస్లో క్వాలిటీ క్లారిటీ అనేది మిస్సవ్వదండి ఎక్కడా కూడా మంచి క్లారిటీతో నీట్గా మీకే వస్తాయండి ఫోటో రేపు మళ్ళీ మీదేదన్న ఫంక్షన్ ఉంటే మళ్ళీ మళ్ళీ మమ్మల్నే పిలిచేలా ఉంటాయి ఇదైతే గారెంటీ ఏంటండి అదేనండీ మీ మీరు బుక్ చేసుకున్నాకా ఎంతమందికైనా చేస్తారండి ఎంతమందైనా చేస్తాం అదేనండీ బాగుంటుంది అది అందుకని చెప్తున్నా కదండీ ఎక్కడన్నా మీరు బో మేము తీసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీదాంట్లో ఎక్కడైనా ఏ అకేషన్ అయినా మాకే చెప్తారు అని అంటున్నాం కదండీ అంటే ప్రస్తుతానికి రేపు కాలీ లేదండీ అవతల రెండు రోజుల్లో మీకు చేద్దామంటే చేద్దామండి మరి ఎల్లుండైతే పర్లేదండి అలా అయితే పర్వాలేదులెండి ఎల్లుండి పెడదామండి ఇంకొక ఇద్దరు కుర్రాళ్ళొస్తారండి మొత్తం మాయేనండి కాపోతే కొంచెం కొ మధ్యానం భోజనం ఒకటీ మీరు తెప్పిచ్చండీ సరేనండి లేదు మేము వెల్లొచ్చేస్తాంలెండి లేదండి మీ టయానికల్లా అక్కడుంటామండి మేము వెల్లిపోయినా కానీ ఈ ఏ అహ లేదు లేదండి మీరు ఏ టైం దాక చెప్తారో కరక్ట్గా ఆ టయానికల్లా మేము అక్కడుంటామండి ఆహా అదేలేండి అవునండి నేను చెప్ చెప్పెనుకదండి అవదండి మీకేం ఇబ్బందుండదు మీరు చెప్పిన టయానికల్లా అక్కడుంటామండి మేము మా కుర్రోళ్ళు అయిపోద్దండి సరేండి అయితే మేము ఆ నీట్నెస్సు అన్నీ నీట్గానే ఉంటుందండి మేమొస్తామండి వచ్చి ఆ సరేనండి మాట రానివ్వమండి సరేనండి సరేనండి